రేడియో లో వార్తలను వినడం అనేది వార్తలను గురించి తెలుసుకోవడానికి ఒక సౌకర్యమంతమైన మరి సులభమైన మార్గం ఉంటుంది రేడియో ఛానల్ లో తరచుగా వార్తలను నివేదించడానికి నిపుణులను కలిగి ఉంటాయి మరి వార్తలను ఒక క్లుప్తమైన మరియు సంగ్రహమైన మార్గంలో అందించి ఉంటారు ప్రజలు వినడానికి ఎదురుచూసే కొన్ని రకాల వార్తలు చాలా ఉంటాయి ప్రస్తుత సంఘటనలు ప్రపంచంలోనే ప్రస్తుత సంఘటనలు గురించి తెలుసుకోవాలనుకునే ప్రజలు ఈ రకమైన వార్తలు వినడానికి ఎదురు చూస్తారు రాజకీయ వార్తలు తమ ప్రాంతం లేదా దేశంలోని రాజకీయ సంఘటనల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఈ రకమైన వార్తలు వినడానికి ఎదురు చూస్తారు ఆర్థిక వార్తలు వారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే సంఘటనలు గురించి తెలుసుకోవాలని ప్రజలు ఈ రకమైన వార్తలను వినడానికి ఎదురుచూస్తూ ఉంటారు ప్రస్తుత క సాంస్కృతిక వార్తలు తమ ప్రాంతంల దేశంలోని సాంస్కృతి సంఘటనలను గురించి తెలుసుకోవాలని ప్రజలు ఈ రకమైన వార్తలు వినడానికి ఎదురు చూస్తారు చివరికి ప్రజలు వినడానికి ఎదురుచూసే వార్తలు వ్యక్తిగత ఆస్తులు ఆసక్తులు మరియు అవసరాలపై ఆధారపడి ఉంటాయి